హలో గుడ్ ఈవెనింగ్ అవునండి ఏ విధంగా సహాయపడగలను

ఓకే అంటే ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు సార్

సార్ ఎక్కడికి వెళదాము అనుకుంటున్నారు ఓకే సార్ సార్ కొన్ని ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి సార్ అవన్నీ ఫాలో అయితే మీరు మేము రెంట్కి అనేది ఇస్తాము సార్ బైకు యాక్చువల్లీ బైక్ లైసెన్స్ ఉందా సార్ మీకు ఓకే అంటే బేసిక్ లైసెన్స్ అనేది మాకు హార్డ్ కాపి ఒకటి జిరాక్స్ ఇవ్వాలి సార్

ఆధార్ కార్డ్ అట్లా ఏదైనా గవర్నమెంట్ ఐడి అది అనేది ప్రొవైడ్ చేయాలి ప్లస్ దాంతోపాటు కొంచెం సేఫ్ డిపాజిట్ అనేది చేయాలి సార్ సేఫ్ డిపాజిట్ అరౌండ్ పది వేలు కట్టాలి సార్ టెన్ థౌసండ్ కట్టాలి అంటే బైక్కి ఏమైనా యాక్సిడెంట్ చేసినా లేకుంటే వేరే వాళ్ళు ఏదైనా మీకు యాక్సిడెంట్ చేసినా వాటి అన్నింటికీ మీరే బాధ్యత వహిస్తున్నట్టు కొన్ని అన్ని అగ్రిమెంట్స్ వ్రాసేసి దాంతోపాటు మీరు కొంచెం సేఫ్టీ డిపాజిట్ టెన్ థౌసండ్ చేయాలి సార్ అంటే మీరు మళ్ళీ బైకు మాకు రిటర్న్ ఇవ్వగానే మీకు టెన్ థౌసండ్ అనేది ఇచ్చేస్తాము సార్ ఓకే యాక్చువల్లీ చెప్పండి సార్ రెండు పర్ కిలోమీటర్ ఉంటుంది సార్ పర్ కిలోమీటర్సె సెవెన్ రూపీస్ పడుతుంది సార్ రెంటు అవును సార్ ఇంకొకటి మీకు బైక్ అనేది ఎలాంటి బైక్ కావాలి సార్ లైక్ స్కూటీ యాక్టివా కావాలా హోండా కావాలా లైక్ ఎఫ్జెడ్ ఆక్టివా కావాలా ఓకే ఓకే సార్ టెన్త్ లెవెన్తా సార్ ఓకే అంటే సిటీ లిమిట్లో ఉంటారా అవుట్ ఆఫ్ ద సిటీ వెళతారా సార్ కొంచెం అంటే లిమిట్లో సిటీ లోకల్ ఓకే ఆన్ టైమ్ ఇవ్వాలి సార్ లేట్ అయితే లేట్ చార్జెస్ అనేవి పడతాయి అండ్ దాంతోటి ఏమైనా బండికి ఏమైనా చలాన్లు పడ్డ అవన్నీ ఏమైనా పడ్డ దానికి మీరే రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీరే పే చేయాలి వాటికి అదిగాక మీరు మీరు వచ్చి బైక్ కలెక్ట్ చేసుకుంటారా మేము వచ్చి మీకు బైక్ ఇవ్వాళ అనేది కూడా మీకు ముందే రీజన్ అంటే చెప్పేస్తే మేము దాన్ని ఫాలో అవుతాము సార్ ఉంది ఓకే ఓకే సార్ మా లొకేషన్ అనేది మీకు ఇదే నంబర్ సార్ వాట్స్ఆప్ ఓకే అంటే ఆ నంబర్ నాకు టెక్స్ట్ చేయండి సార్ నేను దానికి లొకేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను ఈ నెంబర్కే సార్ షూర్ వాట్స్ఆప్ త్రు పంపించినా పర్లేదు హాడ్ కాపీస్ తీసుకొచ్చి మీరు మమ్మల్ని మే మీట్ అయినప్పుడు ఇచ్చినా పర్లేదు సార్ ఓకే ఎనీ టైమ్ సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్

షూర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్